గత కొన్నేళ్ళుగా వినోదం ఎంతో వేగంగా మారిపోయింది ఒకప్పుడు అందరూ కలిసి పాడటం ఆడటం కథలు చెప్పుకోవటం జరిగేది కానీ ఇప్పుడు

అప్పటికాలంలో అయితే చక్కగా అందరితో సమ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉదయం రేపటి సంగతులు ఏం చేస్తే బాగుంటుంది మనం ఎలా ఉంటే బాగుంటుంది అని ప్రొద్దాక చెప్పుకునేవారు తోటి స్నేహితులతో చక్కగా ఆడుకునేవాళ్ళము చక్కగా చదువుకునేవాళ్ళము కానీ ఇప్పుడు టెక్నాలజీతో చదువుకోము అంటే ఫోన్లోనే చదువుకుంటారు ఆడుకోమంటే ఫోన్లో గేమ్లే ఆడుకుంటారు పబ్జీ అంటారు కొందరు ఫ్రీ ఫైర్ అంటారు అప్పుడు అనుకో గోలీలు ఆడటం అష్టాచమ్మలు కబాడీలు క్రికెట్లు అలాంటివి చక్కగా చేసేవారు చదువుకోమంటే చక్కగా అందరూ కూర్చొని ఉండే వా చ అందరికి ఒకరికొకరు అప్పచెప్పుకోవటం చేసేవాళ్ళు

ఒకటే ఒకేలాగా ఉంది ఇంట్లో ఉన్నా ఒకేలాగా ఉంది ఎందుకంటే టెక్నాలజీ అంటారు ఏం టెక్నాలిజీ అది మంచి చేస్తుందో తెలుసుకోలేకపోతున్నారు ఈనాటి పిల్లలు తల్లిదండ్రులు వారి ఆనందానికి దూరం చేస్తున్నారని పిల్లలు భాదపడుతున్నారు కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళు మా పిల్లలకి నాకు ఇబ్బంది పెట్టడంలేదు అనుకొని స్మార్ట్ఫోన్లు చేతికి ఇస్తున్నారు అలాంటివి ఇవ్వకుండా రేయ్ నీ స్నేహితులుతో ఆడుకొని చక్కగా ఉండరా చక్కగా చదువుకోరా అని చెప్తున్నాను విను చెప్పట్లేదు అప్పటి రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి చక్కగా ఆడుకోరా బయటికెళ్ళి స్నేహితుల దగ్గరికెళ్ళి చదువుకొని ట్యూషన్కి వెళ్ళిరా అనేవారు ఇప్పుడూ ఎవరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు సినిమాలు కూడా చక్కగా హాలుకి వెళ్ళి చూసేవారు కానీ ఇప్పుడు ఓటీపీ అని అంటారు ఓటీపీలో చూసేస్తున్నారు అప్ప అప్పట్లో అయితే సరదాగా సినిమాలకి వెళ్ళి అవి తింటూ ఇవి తింటూ కబుర్లు చెప్పుకుని సరదాగా సైకిల్ తొక్కోవడం కాలవల్లో స్నానాలు చేయటం జరిగేది ఇప్పుడు అవేమీ లేవు ఏదో ఉన్నామో అన్న పద్ధతిగా వచ్చేసారు అలా కాకుండా పాత రోజులు గుర్తు తెచ్చుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ప్రేమ ఆప్యాయతలు అన్నీ ఉండేవి తోటి స్నేహితులని మనకి దగ్గరైతే అన్నీ మనకి నచ్చిన పనులు చేసినప్పుడు వాళ్ళని ఇష్టపడేవాళ్ళము అందరిలోనే ఉంటూ అమ్మాయి ఆ అమ్మాయినే ఇష్టపడేవాళ్ళము ప్రేమించేవాళ్ళు కొంతమందైతే పెళ్ళిళ్ళు కూడా చేసుకునేవారు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపొయింది వీడియో కాల్లో మాట్లాడుకోవటం కొంతకాలం సరదాగా కబుర్లు చెప్పుకోవటం లేదంటే విడిపోవడం అప్పుడు అదే కాలంలో తను ఇష్టపడే అమ్మాయి కోసం ఏడ్చేవాళ్ళు ఇప్పుడూ నువ్వంటే ఇష్టం లేదంటే ఒక రెండు నిమిషాల్లో చిన్న ఒక మాటతో విడిపోతున్నారు అలా కాకుండా అందరూ సంతోషంగా ఉండి సంతోషంగా గడిపి అందరితో కలిసి అందరిలో ఉంటూ ఆనందంగా గడపాలి అప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాము మన ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనస్పర్థలు లేకుండా ఉంటాము ఇలాగా చేయటం వల్ల ఎంతో మంచి జరుగుతుంది మనకి మనలని చూసి చాలా మంది నేర్చుకుంటారు నేర్చుకోవడమే కాకుండా వారి స్నేహితులకి కూడా రేయ్ వాళ్ళు ఇలా ఉండేవారు అని అనుకుంటారు ఇప్పుడూ అలా మనం ఉండలేకపోతున్నామని తెలుసుకోవాలి ఇప్పుడున్న పిల్లలు ఆ కాలంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఎక్కడికైనా అందరు కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండేవారు ఒకే మాట మీద ముందుకు వెళ్ళేవారు ఏది చేయాలన్నా అందరూ కలిసి కట్టుగా చేసేవాళ్ళు ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్లు ఏంటి ఏ ప్రోగ్రామ్ అయినా సరే అందరూ చక్కగా మాట్లాడుకోవటం అన్నీ చేసి వినేవాళ్ళు ఇలా చేయటం వల్ల వాళ్ళు చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా ఒక్క పూటలో మరచిపోయి తరువాత మళ్ళీ సరదాగా గడిపేవాళ్ళు ఇప్పుడు ఒక్క మాట అంటే చాలు వాళ్ళతో మాట్లాడరు

తల్లిదండ్రులు పిల్లలకి ఎంచక్కా బిర్యానీ కోస కోడికూర ఇవి వండిపెట్టేవారు పిల్లలకి అవేమీ నచ్చట్లేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు బర్గర్లు పీజాలు అంటున్నారు అవే సంతోషాలు అంటారు అవే సంతోషం అంటారు అదేంటో అర్ధం కాదు కానీ వాళ్ళు అనా వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారని వాళ్ళు తెలుసుకోవట్లేదు వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోవట్లేదు ఇవన్నీ మానిపించి వాళ్ళ పిల్లలని ఆరోగ్యంగా ఉంచుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను వీలైతే మీరు కూడా అందరికీ ఇలాగే చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలని కుర్చోబెట్టి చక్కగా ఇంట్లో వండే పదార్థాలు పెడితే చాలా బాగుంటుంది అంతేగానీ ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చి దాని టెక్నాలజీకి వెళ్ళిపోయాము ఆ టెక్నాలజీ వేరు ఈ టెక్నాలజీ వేరు పరిస్థితి వేరు అంటే అదీ మన పిల్లల భవిష్యత్తు మీదే ఫస్ట్ తగులుతుంది కాబట్టి అందరూ పాత రోజుల్లో ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం